నమస్కారం ఇ ఇలా లైబ్రరీలో పుస్తకాలు కావాలన్న ఏ పుస్తకం తీసుకుంటే చాలా మంచిగుంటదన్న ఫోర్త్ ఇయర్ అన్నా సి సిఎసి అన్న కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ సి లాంగ్వేజ్ ఉంటుందా అన్నా సి లాంగ్వేజ్ పుస్తకం అన్న ఇది ఇప్పుడు ఒకవేళ తీసుకునేటప్పుడు మళ్ళా ఎప్పుడూ ఏ తేది లోపల ఇచ్చేయాలన్న పుస్తకం మీకు ఓకే అన్న ఓకే అన్న లైక్ ఇవి కాకుండా ఇంకా డాటా సెర్చెస్ పుస్తకం అనేది ఉంటదన్న మీ దాంట్లో ఓకే అన్న మాములుగా ఇవ్వని చోట ఒకవేళ పైసలు కట్టటం ఎడలా ఇంకేమైనా జరుగుతుందా అన్న మాములుగా ఒకవేళ పుస్తకం అనేది రిటర్న్ చేయకుండా పైసలు కట్టకుండా ఉంటే దీని ఏడలా ఇంకేమన్నా జరుగుతుందా అన్న మాములుగా అ ఫైన్ ఫైన్ ఎంత పడుతదన్న అంటే ఎంతలా చేస్తారు టు రెండు వందలా మూడు వందలా ఏ లోపు ఉంటుందన్న ఫైన్స్ అసలు ఓకే అన్న అవునవును ఆహ మాములుగా ఇప్పుడు సి ప్లస్ ప్లసే కాకుండా ఇంకా జావా ఇవి దీంట్లలో అసలు ఇంకా దాంట్లో ఉన్న పుస్తకాలల్లో క్లుప్తంగా ఒక సమా మంచి సమాధానం ఉండే పుస్తకం ఇంకేదైనా ఉందా అన్న సరే అన్న త్వరలో వచ్చి నేను తీసుకుంటాను అన్న ఓకే అండి